ఇటీవల కాలంలో నేను గూగుల్ పే ఫోన్పే రెండిటిని ఉపయోగించాను నాకు పెద్దగా అనుమానాలు రాలేదు ఈ చెల్లింపు విదానాలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి అయితే ఆన్లైన్లో డబ్బులు విషయంలో ఎప్పుడ కొంచెం భయం ఉంటుంది అపరిచిత వెబ్సైట్లలో ఉపయోగించడానికి నేను కొంచెం వెనకబడతాను కానీ తెలిసిన యాప్లలో మాత్రం నాకు డబ్బు సురక్షితంగానే అనిపిస్తుంది